శరీరానికి వంగే గుణం బలం పెరగడానికి సహాయపడే కొన్ని ఆసనాలు ఏంటంటే పశ్చిమ ఉత్తనాసనం ఈ ఆసనం వెనుక భాగం యొక్క వంగే గుణాన్ని మెరుగుపరుస్తుంది సర్వంగా నాసనం ఈ స ఈ ఆసనం శరీరం మొత్తం వంగే గుణాన్ని మెరుగుపరుస్తుంది ఉత్తన భద్రాసనం ఈ ఆసనం ముఖ్యంగా తుంటి మరియు నడుము యొక్క వంగే గుణాన్ని మెరుగుపరుస్తుంది అర్థ చంద్రాసనం ఈ ఆసనం శరీరాన్ని మొత్తం వంగే గుణాన్ని మెరుగుపరుస్తుంది దండాసనం ఈ ఆసనం శరీరానికి మొత్తం వంగే గుణాన్ని మరియు బలాన్ని పెంచుతుంది ఈ ఆసనాలు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా శరీరానికి వంగే గుణం మరియు బలం పెరుగుతుంది ఈ ఆసనాలు ప్రారంభించే ముందు ఒక అనుభవజ్ఞుడైన యోగ గురువు నుండి సరైన శిక్షణ పొందడం చాలా ముఖ్యం ఈ ఆసనాలతో పాటు శరీరానికి వంగే గుణాన్ని మరియు బలాన్ని పెంచడానికి క్రింది చిట్కాలు సహాయపడతాయి దాంట్లో స్థిరమైన శరీర బరువు కలిగి ఉండడం మొదటిది రెండవదిగా సాధారణంగా వ్యాయా వ్యాయామం చేయడం యోగా లేదా ఫిట్నెస్ క్లాసులకు చేరడం ఈ చిట్కాలను అనుసరించి మీ శరీరాన్ని వంగే గుణాన్ని మరియు బలాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు మరింత స్థిరంగా మరియు శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది